మాది తెలంగాణ అండి నేను మా ఫ్రెండ్స్ ఇంటికి ఆంధ్రప్రదేశ్ వచ్చాను మేడం ఆంధ్రప్రదేశ్లో టూర్కి వెళ్ళాలని అనుకుంటున్నాము వన్ వీక్ అదే ఏ ఏ ప్లేస్ బాగుంటాయి ఎక్కడ ఎక్కడికి వెళ్ళచ్చు అని అడగడానికి చేశాను

ఓకే మేడం ఆ

ఆ ఆ చెప్పండి ఏ సీజన్లో వెళ్ళ వచ్చు ఈ ప్లేస్లు ఏ సీజన్లో వెళ్ళ వచ్చు అదే మేడం ఈ ప్లేస్లు ఏ సీజన్ లో వెళ్తే బాగుంటాయి అని ఆ ప్రైజ్ ఎంత అవ్వచ్చు ఆ ఏ ఆర్డర్లో వెళ్తే బాగుంటుంది ఆ సరే మేడం థ్యాంక్ యూ ఆ సరే మేడం